ఒకటవ తేదీ ఒకటవ నెల రెండువేల ఇరవై ఒకటి ముప్పై ఒకటి ఒకటవ నెల రెండువేల ఇరవై ఒకటి ఐదో తారీఖు పదకొండవ నెల రెండువేల పదిహేను ఎనిమిదవ తారీఖు పదకొండవ నెల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పదహారవ తారీఖు ఏడవ నెల పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది